గులాబ్జామున్ జిలేబీ ఖీర్ మైసూర్పాక్ రసమలై పేడ హల్వా రసగుల్ల మర్ఫీ బర్ఫీ గుజరాత్కా హల్వా కలకండ మాల్పువా మసూంది బేసన్ చెక్కి గేవర్ కాజర్ కుల్ఫీ శహితుత్క కాాజా బాదం హల్వా కోకోనట్ బర్ఫీ లడ్డు మైసూర్పాక్ మిక్స్చర్